ఫొటోగ్రఫీ కాలక్రమేణా చాలా మార్పులు చెందింది మొదటిసారి కెమెరాలు చాలా పెద్దవి మరియు భారీగా ఉండేవి మరియు వాటిని ఉపయోగించడం కూడా చాలా కష్టం అయితే కాలక్రమేణా కెమెరా చిన్నవి మరియు తేలికగా మారుతున్నాయి వాటిని ఉపయోగించడం మరింత సులువు అయ్యింది ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఫోన్తో కూడా అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు ఈ కెమెరాలు పెద్ద కెమెరాలతో పోల్చదగిన నాణ్యతతో ఫోటోలు తీసుకోగలవు మరియు అవి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి పాత కెమెరాలకు క్రొత్త మొబైల్ కెమెరాలకు మధ్య కొన్నీ ప్రధాన తేడాలు ఉన్నాయి పాత కెమెరాలు ఫిలింను ఉపయోగిస్తాయి మరియు అవి ఫిలింను తిరిగి లోడ్ చేయడానికి లేదా క్రొత్త ఫిలింను కొనుగోలు చేయడానికి తిరిగి ఫ్యాక్టరీలకు తీసుకువెళ్ళాలి మరోవైపు మొబైల్ కెమెరాలు డిజిటల్ కెమెరాలు మరియు అవి ఫోటోలను మెమరీ కార్డులో నిల్వ చేస్తాయి దీని అర్థం మీరు మొబైల్ కెమెరాలతో ఎన్ని ఫోటోలు తీసుకున్నా తరువాత మెమరీ కార్డు మార్చి ఇంకా ఎన్ని కావాలి అంటే అన్ని ఫోటోలు తీసుకోవచ్చు మీ ఫోన్లో నిల్వ చేయవచ్చు మరియు వాటిని ఆన్లైన్లో పంచుకోవచ్చు పాత కెమెరాలు కూడా మొబైల్ కెమెరాలు కంటే చాలా పరిమితమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి మొబైల్ కెమెరాలు ఫిలింలు ఎఫెక్టులు మరియు సెట్టింగులు విస్తృత శ్రేణిని అందిస్తాయి ఇది మీరు మీ ఫోటోలను మరింత సృజనాత్మకంగా మరియు ఆకర్షణీయంగా మార్చడానికి అనుమతిస్తుంది మొత్తం మీద ఫోటోగ్రఫీ ఒక అద్భుతమైన కళ మరియు కాలాక్రమేణా ఇది చాలా మార్పులు చెందింది ప్రస్తుతం మనం మన చేతిలో ఉన్న ఫోన్తో కూడా అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు ఈ కెమెరాలు పెద్ద కెమెరాలతో పోల్చదగిన నాణ్యతతో ఫోటోలు తీసుకోగలవు మరియు అవి ఎల్లప్పుడూ అందుబాటులో కూడా ఉంటాయి